తెలుగు రాష్ట్రాల గ్రామాలలో సాధారణంగా మనము పూరి గుడిసలని చూస్తాము కొన్ని రేకుల ఇళ్ళను కూడా మనం చూస్తాము కొన్ని డాబాలను మనము చూస్తూ ఉంటాము ఈ విధంగా తెలుగు రాష్ట్రాల గ్రామాలలో సాంప్రదాయ గృహాలను మనము కలిగి ఉంటాము కొన్ని పోర్షన్ రూపములో ఉంటున్నాయి మరికొన్నేమో సింగిల్ బెడ్రూము డబల్ బెడ్రూము నిర్మాణాలల్లో కలిగి ఉంటున్నాయి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల గ్రామాల్లో కొన్ని డాబాలు మొదటి అంతస్తు రెండవ అంతస్తును కూడా కలిగి ఉంటున్నారు